వంట అనేది ఆడవాళ్లు మాత్రమే చేయాలనే అనేది ఒక కొత్త రూల్ గా ఏమీ ఏమీ లేదు అంటే వంట అనేది ఆడవాళ్ళకి ఎంత సమానమో అంతే కాకుండా మగవాళ్ళకి కూడా అంతే ఈక్వల్ గా అని చెప్పుకోవచ్చు అంతేగాక ఇప్పుడు మనం బయట హోటల్ లో చూసుకుంటే ఎంతగానో మగవాళ్లే వంట వంట చేయడం మనం చూస్తున్నాము అంతేగాక ఇప్పటిలో చాలా వరకు మగవాళ్లే బయట ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసుకున్న ఇప్పుడు మగవాళ్లే వంట చేస్తున్నారని ఇప్పుడు మనం చూసుకోవచ్చు అంతేగాక ఇప్పుడు మనము మగవాళ్లు ఇప్పుడు మనం మన వంట అనేది ఆడవాళ్ళూ చేయాలనే అనేసి కూడా మనం కూడా మనం కూడా పట్టుదల దయ ఉంటే మనం కూడా ఇంట్రెస్ట్ ఉంటే చాలు మనం కూడా చేయవచ్చును అని నేను తెలియజేస్తున్నాను